నాకు తెలిసిన మా మిత్రుడి యొక్క అన్నకి కాలేజ్ డిగ్రీ ఉంది వారు తమకు తాము బాగా చేశారని అనుకుంటున్నాను ఎందుకంటే అతను చదువుకుని ఇప్పుడు మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు ఎలాగంటే అతనికి ఇంటర్లో వెయ్యికి సుమారు తొమ్మిది వందల యాభై మార్కులు వచ్చాయి అవి మంచి మార్కులని అనుకుంటున్నాను ఆ మంచి మార్కులు రా వచ్చాయి కనుక అతని ఎంసెట్లో కూడా బాగా రాయగలిగాడు ఆ ఎగ్జామ్ బాగా రాసి ఎంసెట్లో ర్యాంకు కొట్టి మంచి కాలేజ్లో చేరికయ్యాడు ఆ మంచి కాలేజ్లో చేరికవ్వడం వలనే అతనికి మంచి సీటు వచ్చింది మంచి కాలేజ్లో సీటు వచ్చింది మరియు మంచి కోర్స్ ఎంచుకున్నాడు ఆ కోర్స్ ఎంచుకోవడంతో అతనికి మొదటి సెమిస్టర్ అంటే ఒక్క సంవత్సరంలో రెండు సెమిస్టర్లు ఉంటాయి ఆ రెండు సెమిస్టర్లలో మొదటి సెమిస్టర్ అతనికి సి సి ప్లస్ ప్లస్ జావా అటువంటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్సులు నేర్పించారు ఆ ప్రోగ్రామింగ్ కోర్సులు నేర్చుకోవడంతో అతనికి ఫ్యూచర్లో జాబ్ చేసేటప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది వన్ వన్ లోనేమో అతనికి సి ప్లస్ ప్లస్ జావా మరియు వన్ టూ సెమిస్టర్లోనెమో అతనికి డాటా స్ట్రక్చర్స్ మరియు పైథాన్ నేర్పించడం జరిగింది మొదటి సంవత్సరంలో రెండు సెమిస్టర్లో ఆయనకి సున్నా బ్యాక్లాగులతో మొదటి సంవత్సరం పాస్ అయ్యాడు ఆ మొదటి సంవత్సరం పాసైన తర్వాత టూ వన్ అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో కూడా మంచి మంచిగా చదువుకొని అన్ని సబ్జక్ట్స్ క్లియర్ చేసి టూ వన్ కూడా కంప్లీట్ చేసారు టూ వన్ కంప్లీట్ అయిన తర్వాత టూ టూలో అతనికి మరింత ఏఐ ప్రకారంగా చాలా డీప్ కోర్స్ డీప్ లెర్నింగ్ కోర్సెస్ నేర్పించడం జరిగింది ఆ కోర్సెస్ నేర్చుకోవడంతో మనకి థర్డ్ మూడవ సంవత్సరంలో మన కోర్స్ ప్రకారం మనకు ప్రాజెక్టులు ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాజెక్టులు ఇవ్వడం వలన మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం ప్రొ ఏమేం ప్రొజెక్ట్స్ చేసాము ఏమేం కోర్సులు కంప్లీట్ చేసాము మనకి ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చు అనేటివంటివి ఇవన్నీ మన నుంచి విచారించి మనకు తగిన ఉద్యోగం ఇస్తారు అట్లా అతను థర్డ్ ఇయర్లో సుమారు రెండు మూడు ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఫైనల్ ఇయర్లో